హలో అండి ఊబర్ ఆటోనా అండి మేము మీ ఆటోలో మా పర్స్ అండ్ బ్యాగ్ మర్చిపోయామండి మీరు కొంచెం తెచ్చి ఇవ్వగలరా మాకు లేకుంటే మీ అడ్రస్ చెప్పండి మేము వచ్చి తీసుకుంటాము లేకుంటే మా అడ్రస్ చెప్తామండి కొంచెం తెచ్చి ఇవ్వగలరా అడ్రస్ అండి వేదాయ పాలెం డబల్ టూ డబల్ టూ రోడ్ నెంబర్ అండి అక్కడికి వచ్చి కాల్ చేయండి మేము వచ్చి తీసుకుంటాము వచ్చి ఇంత దూరం వచ్చి ఇచ్చినందుకు మీకు ధన్యవాదములండి ఓకే అండి